చెప్పండి

మీరు ఇయర్లీ ఓ ట్వంటీ ఫైవ్ తౌజండ్ కట్టుకుంటే మీకు అట్లా పదహారు సంవత్సరాలు కట్టుకుంటే మీకు ఫోర్ ఫోర్ ఇయర్స్ ఆగుతే మళ్ళా మీకు తర్టీ ల్యాక్స్ వస్తాయి తక్కువలో అంటే ఉంటాయి గానీ ఇదైతే బాగుంటుంది ఈ పాలసీ బెనిఫిట్స్ ఉంటాయి దీనికి ఉంటాయి ఇది ఇన్సూరె కవరేజ్ ఉంటుందిగా ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు ఇంకా మనం పోయిన తర్వాత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు వాటికి దీనికి ఫైవ్ ఇయర్స్ అంటే వాటికి మళ్ళా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు దీనికైతే ఉండదు

అర్జెంట్ అయితే వస్తుంది కాకపోతే ఇయర్లీ మనం కంపల్సరీ కట్టుకోవాలి లోన్లు కూడా ఇస్తారు కాకపోతే మళ్ళా ఇంట్రెస్ట్ పడుతుంది ట్వంటీ ఫైవ్ తౌజండ్ సరే మేము మండే రోజు వస్తం ఎందుకంటే మనకు ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ అనేది ముఖ్యం బాగా ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ ఉంటే ఫ్యామిలికి భరోసా అయితే అందరూ ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటుంది కాకపోతే మన లైఫ్కు మనం ఆలోచించే వీళ్ళు అన్నీ ఖర్చు పెడతారు కానీ ఏ కడతా గానీ తీ కడతాగా అంటే ఇంతలో ఏదన్నా అయితే ఇట్లా ప్రాబ్లమ్ అవుతుంది

సరే సరే ఇంకా మన దగ్గర కూడా ఎవలన్నా ఉంటే చెప్పండి మోటివేట్ చేయండి వాళ్ళని కూడా ఓకే